శుభోదయం ప్రిన్సిపల్గారు లోపలికి రావచ్చా సార్ నా పేరు సృ సృజన నేను ఏడో తరగతి చదువుతున్నాను సార్ నేను నా ఐడీ కార్డు పోగొట్టుకున్నాను సార్ ఎక్కడ పడిపోయిందో గుర్తులేదు సార్ అవును సార్ కొత్త ఐడీ కార్డ్ కోసం వచ్చాను ఏం చేయాలి నేను ఓకే సరే సార్ రేపు ఖాళీ టైంలో చెప్పి రెండు ఫోటోలు డబ్బులు తీసుకునెళ్తాను పత్రాలను పూర్తిచేసి అక్కడ వారికిస్తాను వద్దు సార్ మా అమ్మకి తెలిస్తే నన్ను కొడుతుంది దయచేసి నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఇంక ఇలా చెయ్యను ఐడి కార్డ్ జాగ్రత్తగా చూసుకుంటాను సరే సార్ నేను వెళ్తున్నా సార్ ఇప్పుడు హిందీ క్లాస్ జరుగుతుంది సార్ ఓకే సార్